తెలంగాణలో కరీంనగర్ జిల్లలో చాలా షాపింగ్ మాల్స్ ఉంటాయి దియేటర్స్ ఉంటాయి రెస్టారెంట్స్ ఉంటాయి పార్క్స్ ఉంటాయి అన్నుంటాయి మేము అప్పుడప్పుడు అందరం కలిసి షాపింగెళ్తం వెళ్ళినప్పుడు అంత టైం స్పెండ్ చేసి డే మొత్తం అక్కడే గడుపుతూ ఉంటాం మా చుట్టుపక్కల నైబర్స్ ఫ్రెండ్స్ అందరూ పిల్లలు ఫ్యామిలీ అందరం గలిసి కరీంనగర్ వెళ్తాం మార్నింగ్ అవగానే వెళ్ళేసి పింగ్ చేసి ఆ తర్వాత రెస్టారెంట్కు వెళ్ళి పిల్లలు మేము అక్కడ బిర్యాన్ దినేషి రెస్టారెంట్స్ వచ్చేసి పీకాక్ రెస్టారెంట్ ఉంటుంది గీతావావన్ బాగుంటుంది బిర్యానీ చికెన్ బిర్యానీ బాగుంటుంది పిల్లలకి బిర్యాని అంటే చాలా ఇష్టం అందరం కలిసి అక్కడ బిర్యానీ తినేసి అక్కడనుంచి పార్క్కెళ్ళిపోతాం ఉజ్వల పార్క్ ఉంటుంది డీర్ పార్క్ ఉంటుంది ఒకప్పుడు మేము ముందెళ్ళినప్పుడు కొంచెం నార్మల్గుండే అంత బాగుండక పోయేది ఇప్పుడొచ్చి చెట్లు ఇంక చాలా బాగుంటుంది మేమంతా కలిసి పిక్నిక్ లాగా వెళ్తాం అక్కడ టైం స్పెండ్ చేసి అందరం కలిసి చాలాసేపు ఉంటాం ఆ తర్వాత సినిమాకి కూడా వెళ్తాం ఫ్రెండ్స్ పిల్లలు అందరం కలిసి ప్రతిమ మల్టీప్లెక్స్ ఉంటుంది మూవీస్ చూసి డ్యామ్ ఉంటుంది ఈవినింగ్ టైం వరకుండి అందరం కలిసి మంచి టైం పాస్ చేసేసి స్న్యాక్స్ ఏమైనా చేసుకోని తీసుకెళ్తాం ఇంట్లోనే లేదంటే బయట తినేస్తాము డే మొత్తం అక్కడే గడిపేస్తుంటాము అప్పుడప్పుడు అలా వెళ్తూ ఉంటాం అందరం కలిసి మా ఫ్రెండ్స్ నేను ఫ్యామిలీ పిల్లలు అందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తాం కరీంనగర్లో అన్నీ బాగుంటాయి రెస్టారెంట్స్ మూవీ దియేటర్స్ పార్క్స్ అన్నీ బాగుంటాయి అక్కడికే వెళ్తాం మేమందరం కలిసి